డ్రాయింగ్ జనానికి చికిత్సగా ఉపయోగపడుతుంది అండ్ ప్రయోజనకరంగా ఉంటుందని ఎట్లనుకుంటున్నా అంటే నేను డ్రాయింగ్ జనానికి ఒక చికిత్సగా ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్ల హాస్పిటల్లో ఉంది చిన్నపిల్ల ఓ బొమ్మను చూసి తను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ బొమ్మను చూసి తనకి ఏమి అనిపిస్తుందంటే వావ్ ఎంత బాగుంది అని సంతోష పడుతుంది అంటే మనం డ్రాయింగ్ ఏదైనా సరే కానీ దాన్ని చూసినప్పుడు అందులో ఉండే థీమ్ని మనం వెతకాలి అప్పుడే మనకు సంతోషం అనేది వస్తుంది ఇంకా ప్రయోజనకరంగా అంటే డ్రాయింగ్స్ ఎంత మంది ఇప్పుడు డ్రాయింగ్స్ ఎక్కడన్నా రోడ్ల పైన కానీ మన ఇంట్లో కానీ మనం వేసుకోని డ్రస్సులు ఆ వేసిన గోడకు ఎంత లుక్ వస్తుంది అసలు ఇంకా కళాకారుడుగా ఉన్న నేర్చుకున్న లక్షణాలు ఏంటివి అంటే ఒక కళాకారుడికి ఉన్న లక్షణాలు క్రమశిక్షణ చాలా బాగుంటుంది ఇంకా సంస్థాగత నైపుణ్యాలు ఊహలు సృజనాత్మకత మొదలైనవి అంటే సృజనాత్మ సృజనాత్మకత అంటే డ్రాయింగ్ ఎలా వెయ్యాలి ఎలా ఫీల్ అవుతూ వెయ్యాలి దాన్ని అర్దం చేసుకునే దాన్నిబట్టి దాంట్లో వచ్చే మన అనుభవం ఏంటిది కళాకారుడికి ఉన్న లక్షణాలు మనం చాలా నేర్చుకుంటాము కళాకారుడితో మనం నేర్చుకున్న క్రమశిక్షణ సంస్థాగత నైపుణ్యాలు ఊహలు సృజనాత్మకత చాలా ఉంటాయి ఒక కళాకారుడు ఒక డ్రాయింగ్ ఎట్లా వేస్తాడు అంటే తను ఒకటి ఊహించుకుంటాడు తన ఆ ఇన్సిడెంట్ని ఊహించుకొని తన మైండ్లో ఇమాజిన్ చేసుకుని అక్కడ బొమ్మ వేస్తాడు వేసి ఇది ఇట్లా స్ పలానా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గీసిన బొమ్మను ఎక్స్ప్లెయి గీయడం ఎంతెత్తయితదో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత ఇంకొక ఎత్తు ఆ గీసిన బొమ్మను చూస్తే బొమ్మే కదా అంటారు దాని వెనకాల ఉన్న అంతరాత్మ మొత్తం తెలిస్తే మాత్రం పక్కా మనం కళాకారులను మెచ్చుకోవాల్సిందే బయట ఎక్కడ పోయినా డ్రాయింగ్ కాంపిటీషన్లు ఇవన్నుంటాయి అసలు కళ అది ఒక కళ ఎంతో మంది ఇష్టపడే ఒక కళ గోడలపైన ప్లెయిను ఉంటుంది బొమ్మ వేస్తే ఎంత బాగుంటుంది చిన్నపిల్లలు స్కూల్సు ఉంటాయి కిడ్స్ స్కూల్స్ అక్కడ యానిమల్స్ బొమ్మలు యాపిల్స్ బొమ్మలు ఇవన్నీ ఎందుకేస్తారు అంటే పిల్లలకు అవి చూసినమనే సంతోషం వస్తుంది కాబట్టి ప్రతీ దానికి ప్రతి దానికి మామూలు చూస్తే వచ్చే కంటే బొమ్మలు అవి ఇవి చూస్తే మనలో ఒక సంతోషం అనేది వస్తుంది ఎక్కడికన్నా వెళ్ళినా కూడా బొమ్మలను అవి ఇవి చూపిస్తుంటారు అంటే దాన్ని చూసినప్పుడు వావ్ ఎంత బాగేసిండు అని మనకి అనిపించాలి అట్లా అనిపించినప్పుడే మనం మంచిగా ఉంటాం అండ్ ఇంక కళాకారుడికి లక్షణాలు నేర్చుకునేవి కొన్ని లక్షణాలు ఉంటాయి క్రమశిక్షణమైన క్రమశిక్షణ చాలా నేర్చుకుంటున్న నైపుణ్యాలు ఊహలు సృజనాత్మకతలు ఇంకా చాలా ఉంటాయి డ్రాయింగ్ జనానికి చికిత్సగా ఉపయోగపడుతుంది ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఇంకొక కళాకారుడు నుంచి మనం చాలా నేర్చుకుంటాము